హలో నమస్తే అండి ఓకే ఓకే ఓకే అండి అవునా ఓకే అండి మీరనుకున్న దానికంటే బాగుంటుందండి అవునవునులేండి ఓకే అండి ఓకే అండి అవునండి అవునండి ఈ ఏరియాలో మా దానికంటే టేస్ట్గా ఇంకెక్కడ దొరకదండి మీకు కావాలంటే ఒకసారి కంపేర్ చేసి చూసుకోవచ్చు ఓకే అండి ష్యూర్ ష్యూర్ అండి పంపిస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి ఓకే అండి తప్పకుండా పంపిస్తామండి ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి